టెక్నాలజీ మెటీరియల్స్ ప్రకృతికి సంబంధించిన సాంకేతిక అంశాల అధ్యయనం తద్వారా మన జీవితాలను సులభవంతం చేయడానికి అలాగే మన సామర్థ్యాన్ని పెంచడానికి యాంత్రిక విద్యుత్ జీవ మరియు ఇన్ఫర్మేషన్ వ్యవస్థలను ఉపయోగించడం జరిగింది ఈ సాంకేతికత నియో యుగం లేదా అంతకు ముందు చరిత్ర ఉంది అంతకు ముందు ఉన్న వ్యక్తులు తమ నైపుణ్యాలు వనరులు మరియు అభివృద్ధి చెందిన సాంకేతికలను వారి ఉత్తమ ఉపయోగం కోసం ఉపయోగిస్తారు అప్పటినుండి సాంకేతికత మానవ జీవితంలో గొప్ప పురోగతిని సాధించింది ఈ సాంకేతికత ఈ టెక్నాలజీ పజ్జేనిమిదవ శతాబ్దం పారిశ్రామిక విప్లవం నాటికి పెద్ద ఎత్తున ఉపయోగించబడింది దాన్నే ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు ఇక్కడ మానవ చేతులు యంత్ర పరికరాలతో భర్తీ చేయబడ్డాయి ఆ తర్వాత చాలామంది పరిశోధకులు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు టెక్నాలజీని మనుషులకు చేరువ చేసేందుకు ప్రయత్నించారు మంచి మరియు సాంకేతికత యొక్క ఈ సంబంధం మన జీవితాలను సాంకేతికతపై మరింత ఆధారపడేలా చేసింది మరియు కేక్గా సులబాంతరం చేసింది సాంకేతిక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు మన రోజువారి జీవితంలో ప్రవేశించింది టెక్నాలజీ లేని మన జీవితాన్ని మనం ఊహించలేము టెక్నాలజీ అమలు చేయడం వల్ల అనేక కాంతి సంవత్సరం దూరంలో ఉన్న ఇతర గ్రహాలను కూడా చూడడం సాధ్యమైంది వేరే టెక్నాలజీ మన ఆర్థిక వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్ళింది ప్రజలు తమ స్నేహితులు బంధువులు సమీపంలోని మరియు దూరంగా ఉన్న వ్యక్తులతో వారి కో కోరిక మేరకు సులభంగా కనక్ట్ అవుతారు టెక్నాలజీ ఈ గ్రహం యొక్క మార్చింది టెక్నాలజీ వల్లనే మనం దూరపు బంధువులతో మాట్లాడగలుగుతున్నాం వీడియో కాల్ ద్వారా ఆడియో కాల్ ద్వారా మెసేజెస్ ద్వారా మన సమాచారాన్ని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు పంపించే కోవడం సులభంగా జరిగింది ఉదాహరణకి మనకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం చివర్లో కోవిడ్ అనే మహమ్మారి వచ్చింది ప్రపంచం కొత్త కరోనా వైరస్ ని చూసింది రిపబ్లిక్ ఆఫ్ చైనా లో ప్రజలలో నవల కరాన వైరస్ యొక్క మొదటి కేసు నమోదయింది ఈ నవల వైరస్ ఏమిటో ఎవరికి తెలియదు కాలం గడిచే కొద్ది ప్రపంచం మొత్తం ఈ ప్రాంతా ప్రాణాంతక వైరస్ బారిన పడింది ఈ కొత్త కరోనా వైరస్ గురించి ప్రపంచం ఇంకా నిస్సహాయంగా ఉంది మరియు ఆందోళన చెందుతుంది వ్యాపారం ప్రయాణం ఆర్థిక వ్యవస్థ పని ఉత్పత్తి వైద్య మొదలైన అన్ని కార్యకలాపాలు లాక్డౌన్ అని పేరు పె పెట్టబడి పంజరంలో ఉంచబడ్డాయి అప్పుడు కోవిడ్ నైంటీన్ నుండి ప్రపంచానికి రక్షించడానికి సాంకేతికత వచ్చింది కోవిడ్ నైంటీన్తో పోరాడడానికి ప్రపంచానికి సహాయపడే ఏకైక మద్దతుగా సాంకేతికత ఉద్భవించింది సాంకేతిక ఒక వరం అని నిరూపించబడన కొన్ని ముఖ్యమైన రంగాల్లో ఇక్కడ చర్చించబడ్డాయి ఆరోగ్యం కోసం టెక్నాలజీని చాలా బాగా ఉపయోగిస్తారు కరోనా వైరస్ మరియు దాని చికిత్స గురించి పరిమిత జ్ఞానంతో సాంకేతికత కోవిడ్ నైంటీన్ అధ్యయనం చేయడంలో మా గురువుగా పనిచేసింది కోవిడ్ నైంటీన్ ఆస్పత్రులకు నిర్మించి రోగులకు చికిత్స అందించారు వైరస్ నిర్ధారణకు ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఈ వైరస్కు ముందు కో ఎందుకు పరిషోదులు ఇంకా కొనసాగుతున్నాయి వైద్యం సాంకేతిక పరిజ్ఞానం యొక్క సాంభావ్యత వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది ఇది మనల్ని సజీవంగా ఉంచడమే కాకుండా డైనమిక్గా కూడా ఉంచి వేసింది ఈ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ తీవ్రంగా దెబ్బతీసింది ప్రపంచం ఇంకా కరోనా వైరస్ ప్రభావంతో సతమతమవుతుంది ఇలా ఐటీ ఇన్ఫాస్టక్చర్ అన్ని కార్యకలపాల భారాన్ని తీసుకుంది మరియు ఆఫ్లైన్ నుండి ఆన్లైన్ అనే కార్యచలనాలను సులభతం చేసింది ఎందరో మంది ఉద్యోగులు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ఉద్యోగం చేయడం జరిగింది ఇదంతా టెక్నాలజీ యొక్క వృత్తి వల్లనే మన జీవితానికి మార్పు వచ్చింది నేను స్మార్ట్ ఫోన్ని ఇంటర్నెట్ని ఎక్కువగా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వాడతాను అందులో ఇంస్టాగ్రామ్ వాట్సాప్ టెలిగ్రామ్ ట్విట్టర్ ఇలా ఎన్నో సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి ఇందులో మనం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ట్విట్టర్ అనేది మన మనసులో ఉన్న భావాలనే వ్యక్తం చేయడానికి ఒక ప్లాట్ఫార్మ్ అందులో ఎందరో వ్యక్తులు వాళ్ళకి తోచింది అక్కడ పెడతారు దానివల్ల సమాచారం అనేది చాలా బాగా అటు ఇటు మారుతుంది ఇంస్టాగ్రామ్లో మన స్నేహితులతో దగ్గరగా ఉండొచ్చు ఇంస్టాగ్రామ్లో స్నేహితులను ఫాలో కొట్టి అందులో వాళ్లతో చాటింగ్ చేయొచ్చు వీడియో కాల్స్ కూడా మాట్లాడొచ్చు అలా వాట్సప్ కూడా ఇంతే వాట్సాప్లో కాల్స్ కూడా మాట్లాడొచ్చు వీడియో కాల్స్ కూడా మాట్లాడొచ్చు ఏ ఏమైనా ముఖ్యమైన సమాచారం మెసేజ్ రూపంలో కూడా మార్చుకోవచ్చు ఇంకా ఇంటర్నెట్ని యూట్యూబ్ చూడడానికి కూడా బాగా వాడతాము యూట్యూబ్లో మనం మనం సంతోషం కోసం చూడొచ్చు హ్యాపీనెస్ కోసం చూడొచ్చు అందులో సినిమాలు అలాగే చదువు గురించి కూడా ఎన్నో వీడియోస్ చూడొచ్చు చదువుకోడానికి యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది యూట్యూబ్లో పరీక్షకు ముందు మనకు కావాల్సిన ఆ టాపిక్ని సర్చ్ చేసి మనం దాన్ని నేర్చుకోవచ్చు యూట్యూబ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వాళ్ళ వరకు యూట్యూబ్ ని రోజు వాడుతూనే ఉంటారు ఇలా టెక్నాలజీ ద్వారా ఇంకా సులభమైన విషయాలు ఏందంటే టికెట్లు హోటల్ బుకింగ్ బ్యాంకింగ్ పేమెంట్లు షాపింగ్లేవి ఇలా మనం డబ్బులు కావాలి అంటే పైసలు ఊరికే పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు ఫోన్లో స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు మనం అందులో పేటియం గూగుల్ పే ఫోన్పే లాంటి ఎన్నో యాప్స్ ని ఇంస్టాల్ చేసి మనం అందులో డబ్బులు స్టోర్ చేసి మనకు అవసరమైనప్పుడు డబ్బులు వాడుకోవచ్చు దీనివల్ల దొంగతనాలు చాలా తగ్గాయి పైసలు పోవడం కూడా తగ్గుతుంది కానీ కొన్ని కొన్ని స్క్యామ్స్ కూడా జరుగుతాయి దాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు అలాగే మనం దూరప్రాంతాలకు వెళ్ళా లన్నప్పుడు టికెట్ బుకింగ్ కోసం కూడా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్ ద్వారా సినిమా టికెట్లైన హోస్ట్ హోటల్ బుక్ టికెట్లయినా ట్రైన్ టికెట్లయినా బుక్ చేసుకోవచ్చు అలాగే హోటల్ బుకింగ్ కూడా ఓయో లాంటి ఎన్నో బుకింగ్ వెబ్సైట్స్ వచ్చాయి దీనివల్ల మనం హోటల్లో బుకింగే చాలా ఈజీ అయింది బ్యాంకింగ్ పేమెంట్ షాపింగ్ కూడా ఆన్లైన్ షాపింగ్ మనం షాపింగ్ చేయాలి అంటే షాపింగ్ మాల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా ఇలాంటి మీషో లాంటి ఎన్నో యాప్స్ ఉన్నాయి ఇందులో మనకు కావాల్సినవి యాప్స్ కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకొని అవి మన ఇంటి దగ్గరికి వస్తాయి వీటిని మనం తీసుకొని డబ్బులు అప్పుడు కట్టేయొచ్చు ఏమైనా తప్పు ఉన్న లేకుంటే మన వస్తువులు చెడిపోయిన కూడా వాటిని మళ్లీ రిటర్న్ చేయొచ్చు వాళ్ళు డబ్బులు కూడా రిఫండ్ చేస్తారు ఇలాంటి ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వల్ల మన జీవితం ఎంతో వృద్ధి చెందింది